మేము కృష్ణా జిల్లాలో ఉంటాం కృష్ణా జిల్లాలో బందరు అనే పట్టణంలో ఉంటాము ఇక్కడ ముఖ్యంగా రెండు భాషలు ఎక్కువుగా మాట్లాడుతారు ఒకటి తెలుగు ఇంకోటి ఉర్దూ తెలుగు మాట్లాడే వాళ్ళలో కొంత శాతం హిందువులు కొంత శాతం క్రిష్టియన్ మతం తీసుకున్న వాళ్ళు అన్నామాట వీళ్లందరు కూడా ఎవరి సాంప్రదాయం వాళ్ళు అభివృద్ది పరచుకోడానికి వేరే మతాల వాళ్ళు ఆటంక పరచరు తెలుగు వాళ్ళు హిందూ మతాన్ని సంబంధించిన వాళ్ళు అయితే ప్రతీ పండుగని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు పొద్దున్నే స్నానం చేసి తల స్నానం ప్రార్ధనలు గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తారు ఉపవాసాలు చేయవలసిన సమయంలో చేస్తూ ఉంటారు అలాగే క్రిష్టియన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా రెండు రోజులు గుడ్ ఫ్రైడే రోజు క్రిస్టమస్ పండుగ రోజు ఆ రోజు వాళ్ళు చర్చికి తెల్లవారు జామున కుడా వెళ్ళి ప్రార్ధనలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఇంకా ముస్లిం సాంప్రదాయానికి వస్తే వాళ్ళు ప్రస్తుత రంజాను మోహరము ఇవి ముక్యమైనవి ప్రస్తుత మొహరం జరుగుతూ ఉందన్నమాట అది దాని మొహరంకి సంబందించిన పీర్లు అవి ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి అవి పీర్లు తీసుకు వెళ్తూ రాత్రి పూట రోజూ ఇక్కడ యాత్రలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ ఉర్ధూ మతం వాళ్ళు రంజాన్ సమయంలో ఏమి చేస్తారంటే ఉపవాసాలు ఒక నెల రోజులు పాటు అమావాస్య నుంచి మళ్ళీ ఆ నెలపొడుపు మళ్ళీ నెలపొడుపు మొదలయ్యే వరకు పాడ్యమి రోజు నుంచి ఈ ఉపవాసాలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే రంజాన్ నెల పూర్తవ్వంగానే చక్కగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చి ఆ రంజాన్ నెల రోజులు తెల్లవారు జామున నాలుగు గంటలకి లేచి మళ్ళీ మసీదుకి వెళ్ళి అక్కడ ప్రార్ధనలు చేసి సూర్యోదయం కాకముందే కొంచెం ఆహారం తీసుకుంటారు మళ్ళీ తరువాత సూర్యాస్తమయం అయ్యాక ఆరు గంటల వేళ ఆహారం తీసుకుంటారు ముఖ్యంగా ఈ ఉపవాస పండుగ అన్నమాట అలాగ ఈ రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం ఇందాక మనం అనుకున్నట్టే మొహరం అలా పీర్ల పండుగ ఇవి దుఃఖ దినాలు అన్నమాట దానికి సంబంధించిన ప్రార్ధనలు అవి జరుపుతూ ఉంటారు అలాగే మా ఊరిలో ఒక పెద్ద కూడలి ఉంది కోనేరు సెంటరు అంటారు అక్కడ వాళ్ళు రకరకమైన విన్యాసాలు ఈ మొహరం రోజున చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా క్రిష్టియన్ సోదరులు ఈ క్రిస్టమస్ పండుగ రోజు యేసుప్రభు జననాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఇన్ని మతాల వాళ్ళు ఒకే చోట ఉన్నాసరే ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా అందరు అన్నదమ్ములు లాగా చక్కగా మెలగడమే మా ఊరి యొక్క ప్రత్యేకత